హలో అవును సార్ పశుపతి సూపర్ మార్కెట్ మాది ఇస్తాం సార్

అలాగే అలాగే అలాగే అలాగే సార్ అలాగే అలాగే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్

అలాగే అలాగే సార్ అలాగే అన్నీ సరుకులు అన్నీ రాసుకున్న సార్ లిస్ట్ రాసుకున్నాము మీకు ఏడు అలాగే అలాగే అలాగే సార్ మీకు ఏడువేల ఐదువందలు అవుతుంది మీకు పది శాతం డిస్కౌంట్ వస్తుంది మిగిలిన డబ్బులు మీరు పంపించారు అంటే మీకు పంపించే పంపించేయండి ఫోన్పే పంపించేయండి మీకు మీకు ఇంటి దగ్గరకు వచ్చి సరుకులు చేరిపోతాయి పది పర్సెంటేజ్ ఇస్తాం అండి పది శాతం ఏ ఏడువందల యాభై రూపాయలు ఓకే అండి పంపిస్తాను ఓకే